పల్లెటూరి వాళ్ళు వారి సంగతులు ఆటలు ఆడడానికి ప్రాముఖ్యత చాలా వహిస్తరంగా ఉంటుంది వాళ్ళు ఇళ్లల్లోనే కాకుండా ఎనీ టైమ్ బయట ఉంటూ రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు వాళ్ళు చాలా రకాలమైన ఆటలు ఆడుకుంటూ ఉంటారు పల్లెటూరిలో ఆటలు అనేవి ప్రాముఖ్యంగా ఉంటుంది ఎందరు ఎవ ఎవరు ఊహించిన విధంగానే వాళ్ళు ఆటలు ఎంత ప్రాముఖ్యంగా అందిస్తూ ఉంటాయి ఇలాగా కబడీ ఆడడం అలాగే కోకో ఆడడం అలాగా పల్లెటూర్లో ఎక్కువగా పల్లెటూరులో ఆటలు ఎక్కువ ఆడతా ఉంటారు అవి రకరకాలుగా మనం చెప్పలేనంత విధంగానే అనిపిస్తుంది వాళ్ళు ఆటలు అనగా పాటలు అనగా ఎంతగానో ముఖ్యంగా అనిపిస్తాయి మనకి ప్రతి ఒక్కరు ఇళ్లల్లోనే కాకుండా బయట వుండు వాళ్ళు పాడుకోవడం లేకపోతే మాట్లాడకపోవడం గొడవలు ఇది ఒక రకమైన ఆటగానే ఉంటుంది పల్లెటూరు వాళ్ళు ఇంట్లో ఉండడం అంటే చాలా అది చాలా ఆనందాన్నిస్తుంది మనకి అలా ఎనీ టైమ్ అలా ఆడుకోవడం ఆరోగ్యం కూడా ఉంటుంది పల్లెటూరు వాళ్ళతో అది మనం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది ఎందుకంటే ఆటలనగా పాటలనగా చాలా రకరకాలుగా ఉంటుంది పల్లెటూరిలో సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎవరూ గమనించలేనంత విధంగా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరు మనము చెప్పలేనంత విధంగానే ఉంటుంది పల్లెటూర్లో ఆటలు అవి ఎలా పోషిస్తాము ఏంటి అని మనమేదో రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది పల్లెటూర్లో అట్లాంటివి మనం ఏంటో అనుకుంటాము ఇవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఆటలు పాటలతో సంగతులతో ఏవేవో ఉన్నట్టుగా ఉంటుంది ఆటలు ఆడడానికి ప్రాముఖ్యత అంటే ఎక్కువ ఆరోగ్యాన్నిస్తుంది ఆరోగ్యంగా మనుషులు ఉంటారు తర్వాతేమో సంతోషంగా తడబడుతూ ఉంటారు ఆనందాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరితోనే పరిచయం చేసుకొని పల్లెటూళ్ళో అనగానే పరిచయం ముందుగానే ఉంటుంది ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటూ ఉంటారు ఆటలాడుకుంటూ ఉంటారు సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఎవరికి ఎటువంటి హానికరం లేకుండానే ఉంటుంది పల్లెటూళ్ళోనే అని అనుకుంటున్నాను